నా పేరు రాజేంద్రప్రసాద్ నేను టీసీగా పనిచేస్తున్నారు ఇండియన్ రైల్వేస్లో నేను చదువుకునే రోజులలో నేను ఇంటర్ ఏమో ఎంపీసీ చేశాను అలాగే డిగ్రీ

ఈ టీసీ ఉద్యోగం చేసుకుంటు నేను నా పీజీ అలాగే పీహెచ్డీ కూడా పూర్తి చేశాను ఈ టీసీ ఉద్యోగంలో నేను చాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను నేను జాయిన్ అయిన కొత్తలో ఏ స్టేషన్కి వెళ్ళాలి లేకపోతే నేను సరిగ్గా చేయగలనా లేదా ఇలా అన్నీ అనుమానాలతో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కానీ నాకు అక్కడ తోటి ఈ ఉద్యోగులు అలాగే స్నేహితులు కూడా నాకు ఎంతగానో హెల్ప్ చేశారు అదే విధంగా మా కుటుంబం విషయానికి వస్తే నాకు ఒక ఇద్దరు పిల్లలు అలాగే నా భార్య మా అమ్మా నాన్నతో నేను కానూర్ అనే గ్రామంలో నివసిస్తున్నాను మా పిల్ల ఇప్పుడు అయిదవ తరగతి చదువుతుంది ఇట్లా ప్రైవేట్ ప్రైవేట్ కా పాఠశాలలో జాయిన్ చేశారు అలాగే మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అతను కూడా ఒక ప్రైవేట్ కా కాలేజీలో చదువుతున్నాడు మా అం మా ఆవిడా ఇంటి దగ్గర ఉంటుంది మా అమ్మ గారు మా నాన్న గారు ఇద్దరు మా ఇంటి దగ్గర ఉండి మాకు అందుబాటులో ఉంటారు ఇలాగా నాకు నా గురించి అంటే ఇంతే